యువతరాలు కూడా సాంప్రదాయ పద్ధతులు ఖచ్చితంగా పాటిస్తారా పాటించడం లేదు మన సాంస్కృతికి విలువల పైన పట్టు సడలం గురించి నా అభిప్రాయం వచ్చేసి ఈ రోజుల్లో ఎవరూ సంస్కృతి సాంప్రదాయాలు పాటించడం లేదు ఎందుకంటే మన సమాజం మన ఆహారపు అలవాట్లు మన జీవనశైలి మన వేష భాషలు మన వేష భాషలు మన వస్త్రాభరణాలు అన్ని మారిపోయాయి ఈరోజుల్లో ఎవరూ పాటించడం లేదు పురాతన పురాతన కాలం నుంచి వచ్చే పద్ధతులు ఈ రోజుల్లో ఎవరు పట్టించుకోవడం లేదు ఈ రోజుల్లో అంత మోడ్రన్ అంటే ఆధునిక జీవనశైలికి అలవాటు పడిపోయారు ఆధునిక జీవనశైలి అలవా అవలంబిస్తేనే వారు సమాజంలో ప్రత్యేకంగా జీవిస్తున్న అన్న భావనకు వచ్చేశారు ఎవరు కూడా పురాతన పద్ధతులు అనేవి పాటించడం లేదు పురాతన పద్ధతులు పాటిస్తే వారిని ఒక మొరట మనుషులని లేదా అనాగికురలని చూడడం వల్ల ఎవరూ కూడా పురాతన పద్ధతులు కాని మరియు సాంస్కృతి సాంప్రదాయాలు కాని పాటించడం లేదు సాం సాంస్కృతి సాంప్రదాయాలు అంటే ఏమిటో అనే భావానికి వచ్చేసున్నారు ఈ రోజుల్లో యువతరాలు యువత అంతా కూడా ఒకా మాయలో బతుకుతున్నారు యువతరాలు అందరూ కూడా ఎంత ఎప్పుడూ కూడ ఆధునిక జీవనశైలి మరియు వారు ఎంతకాడికి ఈ మొబైల్ ఫోన్లని మరియు టీవీలవి వచ్చాక మరి యువతరం చెడిపోయింది మరియు వి వాళ్ళు తినే ఆహారం కాని వారు వా వేష భాష కాని వారి యొక్క మాట్లాడే తీరు కాని మరియు వాడి వారి యొక్క బట్టల శైలి కాని అంతా మారిపోయింది అంతా కూడా అనాగరిక పాలు అవుతున్నారు ఈ రోజుల్లో యువత పెడదారి పట్టారు కాదు పట్టిపోయారు యువత పెడదారి పట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి ఈరోజుల్లో ఈ యొక్ ఈ రోజుల్లో తల్లిదండ్రులు అలాగే ఉన్నారు సమాజం అలాగే ఉంది మరియు బడుల్లో ఏమన్న పురాతన సంస్కృతి గురించి నేర్పిస్తారా అంటే నేర్పించరు బడిలో కూడా అలాగే ఉన్నారు మరియు కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాలు కార్యక్రమాల్లో కూడా పెట్టిన సాంస్కృతి కార్యక్రమాలను పెట్టి చేసేవన్ని అనాగరిక పనులే ఈ రో యువత పెడదారి పట్టడానికి చాలా మార్గాలు ఉన్నాయి మరియు మారుతున్న కాలం కాల పరిస్థితులు కాని ఆధునిక భావాలు కాని ప్రతి ఒక్కరిలో ఆధునిక భావాలు ఎక్కువైపోయాయి మరియు మరియు స్వేచ్ఛ అనేది ఎక్ విపరీతం అయిపోయింది ఈ స్వేచ్ఛ విపరీతం అయిపోవడం వల్ల ఎవరికి వారు మేమే అనుకుంటున్నారు తప్పితే మనతో వారు మరియు మన సంఘం మరియు మన తల్లిదండ్రులని ఎవరు అనుకోవడం లేదు ఈ కాలంలో తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు తల్లిదండ్రులు కూడా వారి పిల్లల్ని కాని వారి వారి పిల్లల్ని హెచ్చరించడం లేదు ఎవరికి వారు అని వదిలేస్తున్నారు అలా వదిలేస్తే వారిలో ఉన్న స్వేచ్ఛ భావాలు ఎక్కువైపోయి మరియు వారి వారి యొక్క ఆలోచనలు ఎవరితో పంచుకోవాలో తెలియక చాలామంది ఒంటరిగా మిగిలిపోతున్నారు మరో సాంస్కృతిక భావన పాటిస్తే వాళ్ళను ఒక అనాగారికాలు గాను మరియు పిచ్చివారి గాని చూడ్డం మొదలైంది అందువల్ల ఒక ప్రతి ఇద్దరిలో ఒకరు సాంస్కృతిక భావాలు పాటించే వారే ఉన్నప్పటికీ కాని వారి పై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలియక వారు అనాగరికులుగా మ వారు కూడా సంస్కృతిక పద్ధతులను పాటించలేని పరిస్థితి వచ్చేసింది మొబైల్ ఫోన్లు టీవీలు వచ్చాక మరియు మనుషులు మనుషులకి చాలా దూరం పెరిగిపోయింది యువతరాలు అన్ని కూడ ఇప్పుడు ఈ వేగవంతమైన ప్రపంచంలో బతకడానికి ఆనంద పడుతున్నారు తప్పితే ఎవరూ కూడా సంస్కృతిక పద్ధతులు పాటించడానికి ఎవరు కూడ ముందుకు రావట్లేదు అందరూ కూడ సుఖమైన జీవితానికి అలవాటు పడిపోయారు ఈ సుఖమైన జీవ జీవితానికి అలవాటు పడిపోయిన వారెవరు కూడా సాంస్కృతి సాంప్రదాయ పద్ధతులు అని పాటించడం లేదు ఈ పద్ధతులు పాటిస్తే మన జీవనశైలి మెరుగుపడుతుంది కాని ఎవరు ఆ జీవనశైలికి అలవాటు లో ఉండడానికి ఎవరూ ఆ ఉత్సాహం చూపించడం లేదు ఎవరు కూడా అవలంబించడం లేదు ఎంతవరకు వారి యొక్క క్షణకాలం ఆనందం కోసం వెతుక్కుంటూ వెళ్తున్నారు వారి యొక్క ఆహారపు అలవాట్లు కాని మరియు వారి యొక్క భాషలు కాని వారి యొక్క వేషధారణ కాని అంతా మారిపోయింది ఇంక ఎవరైనా సాంస్కృతిక సాంప్రదాయాలు పాటిస్తే వారిని పిచ్చివారిగా చూడడం మరియు వారి యొక్క ని ఎగతాళి చేసి మాట్లాడ్డం ఇలాంటివి చేస్తున్నారు యువత వచ్చేసి ఈ రోజుల్లో యువత పూర్తిగా చెడిపోయింది యువతరం ఈ రోజుల్లో చదువు అనేది అందరికి ఒక స్కాల సా కాలయాపన సాధనం తప్పితే చదువు అనే